తోంభై ఎనిమిది ఎనిమిది వందల ఇరవై ఏడు వెయ్యిన్ని తొమ్మిది వందల నలభై ఎనిమిది ఐదు లక్షల ఇరవై తొమ్మిది వేల నూట ఇరవై ఎనిమిది కోటి యాభై తొమ్మిది లక్షల ఆరువేల రెండు వందలు